జలుబుని పోగొట్టడానికి సాధారణంగా మా ఊర్లో కొన్ని చిట్కాలను ఉపయోగిస్తారు ఇంట్లో వచ్చేసి జలుబు తగ్గడానికి ఆవిరి పడుతారు అంటే ఒక వేడి నీళ్ళు తీసుకోని దాంట్లో పసుపు కలిపి ఆవిరి తీసుకుంటారు శ్వాస అనేది సులువుగా తీసుకుంటూ ఉంటూ తీసుకోవడంలో మనకి జలుబు అనేది తగ్గుతుంది లేదు వేడివేడి పదార్థాలని తీసుకోవడం వల్ల అవి ఏమిటి అంటే చేపల కూర పీతల కూర అన్నంలో వేడివేడిగా తినడం వల్ల మనకి జలుబు అనేది తగ్గుతుంది తగ్గని పరిస్థితుల్లో మందుల షాపుకు వెళ్ళి మందులు తీసుకోవడం జరుగుతుంది